జనం సాధారణంగా ఉపయోగించే రవాణా రవాణా రవాణా సౌకర్యాలు అవి ఎన్నో సరసమైనవిగా స నమ్మ నమ్మదగినవిగా ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర రవాణా విద్యార్థులకి మరియు జ సాధారణమైన జనాలకి బస్ అనేది టీఎస్ఆర్టీసీ బస్ అనేది బస్ అనేది ఉంటుంది అందులో స్టూడెంట్స్ రోజు కాలేజీకి వెళతాము మేము మాకు బస్ పాస్ అనేది ఉంటుంది బస్ పాస్ అది నెల నెలకి రెన్యూవల్ చేపించుకుంటాము దాని ద్వారా మాకు స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అలా తెలంగాణ ప్రభుత్వం మాకు చాలా సహాయం చేస్తున్నది ఇంకా పరి ఇంకా మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఆడవాళ్ళకి బస్ అనేది ఫ్రీ ఫ్రీ పెట్టింది ఫ్రీ బస్ స్కీమ్ అనేది పెట్టింది ఇవ్వాళ అలా అందరూ అలా అందరు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే చాలు బస్సు అనేది ఫ్రీ ఎక్కొచ్చు ఎటైనా తెలంగాణ రాష్టమంతా తిరగొచ్చు ఇంకా మా స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా బస్ పాస్ అనేది ఆప్షన్ పెట్టింది బస్ పాస్ బస్ పాస్ మేము రెన్యూవల్ మాకు బస్ పాస్ రెన్యూవల్ చేపించుకొనే ఆప్షన్ కూడా ఉన్నది అలా స్టూడెంట్స్కి కూడా ఇబ్బంది కాకుండా రాష్ట్రం రాష్ట్రం చూసుకుంటాయి టిఎస్ఆర్టిసి అనేది సంస్థ చూసుకుంటుంది అలా ఇంకా పర్యాటకులకి కూడా చాలా ఉపయోగంగా వస్తుంది ఇంకా ఊబర్ ఓలా ఇవన్నీ చాలా నమ్మ నమ్మదగినవిగా ఉంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఉబర్ బుక్ చేసుకుంటే అవి మనం ఎక్కడ ఆపాలంటే అక్కడ మనం లొకేషన్ సెట్ చేసి పెట్టుకుంటే అక్కడ ఆగుతాయి అలా తరువాత మనని ఎటువంటి మోసం చేయకుండా అలా అక్కడికే తీసుకపోతారు ఇంకా ఎవరైనా పర్యాటకులు మన ఊరిని చూడటానికి వస్తే వాళ్ళు వాళ్ళకి గైడ గైడెన్స్ అనేది ఇస్తారు వాళ్ళ అప్పుడు ఊబర్ ఓలా ఇలాంటివి బుక్ చేసుకుంటారు ఇలాంటివి బుక్ చేసుకుంటారు వాళ్ళు ఎటువంటి వాళ్ళని ఎటువంటి మోసం చేయకుండా ఊబర్ ఓలా వాళ్ళు వాళ్ళు మొత్తం అంతా సిటీని అంతా చూపిస్తారు ఎటువంటి మోసాన్ని అయితే చేయరు ఇంకా ఊబర్ ఊబర్లో చాలా ఆప్షన్లు ఉంటాయి టాక్సీ కావాలంటే టాక్సీ బుక్ చేసుకోవచ్చు ఆటో కావాలంటే ఆటో బుక్ చేసుకోవచ్చు ఇంకా బైక్ కావాలంటే బైక్ కూడా బుక్ చేసుకోవచ్చు మనం ఎటు వెళ్ళాలని అనుకుంటే అటు లొకేషన్ సెట్ చేసి పెట్టాలి తరువాత వాళ్ళు తీసుకెళతారు ఎటువంటి మోసానికి పాల్పడరు ఇంకా మన లగేజ్ ఏమైనా ఉంటే మనకి వాటిని మనకి ఏమి తీసుకోకుండా పోరు మన మన లగేజ్ మనకి ఇస్తారు ఇంకా పర్యాటకులు చూడటానికి వస్తే మనకి వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తారు వాళ్ళకి ఒక గైడ్లా మొత్తం సిటీ అంతా చూపిస్తారు ఇంకా దాని తరువాత ఇప్పుడు ఇప్పుడు మనకి కొత్తగా రైల్వేస్ అనేవి వచ్చినాయి రైల్వేస్ చాలా ఉపయోగంగా ఉంటాయి ఇంకా సామాన్య జనాన్ జనానికి రైల్వేస్ అనేవి అందుబాటులో ఉంటాయి చాలా తక్కువ ధర ధరలు మనం వేరే బయటి రాష్ట్రాలకి వీర విహార యాత్రలకు వెళ్ళొచ్చు చాలా తక్కువ ధరలో మళ్ళీ ఈసారి క్రొత్తగా బులెట్ ట్రైన్ అని అనేవి వచ్చినాయి ఆ బులెట్ ట్రైన్ చాలా స్పీడ్గా ఇంకా చాలా తక్కువ ధరలో సామాన్య జన జనాలకి అందుబాటులో ఉంటుంది ఇంకా మరియు ఎటైనా వెళ్ళాలని అనుకుంటే కేవలం మూడు గంటల్లోనే మూడు నాలుగు గంటల్లోనే వెళ్లొచ్చు చాలా స్పీడ్గా వెళుతుంది బులెట్ ట్రైన్ అనేది ఇంకా అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్లో కూడా అండర్వాటర్ గ్రౌండ్లో కూడా ట్రైన్ వెళతాయి అలాంటి టెక్నాలజీ కూడా మన దేశంలో వచ్చింది ఇంకా మెట్రో ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది మెట్రో ఎక్స్ప్రెస్ అదేంటంటే మెట్రో ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది ట్రాఫిక్ రద్దీ ఉండదు ట్రాఫిక్ ఏమీ ఉండదు మెట్రో ద్వారా ట్రాఫిక్ అనేది చాలా తక్కువైంది ఇంకా ట్రా అది కూడా సిటీ సిటీలోనే ఉంటుంది మెట్రో కానీ పల్లెల్లో ఉండదు మెట్రో పల్లెలు ఆర్టీసి బస్సులు ఇంకా ట్రైన్లు ఉంటాయి దీని ద్వారా వాళ్ళకి కూడా చాలా ఉపోయోగపడుతుంది సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కనుక మెట్రో అనేది తెచ్చారు మెట్రో ద్వారా చాలా మంది ఆఫీసులకి ఆఫీసుకి పోయేవాళ్ళు ఇంకా చాలా మంది స్కూల్కి పోయేవాళ్ళు కాలేజ్కి పోయేవాళ్ళు మెట్రో ఎక్కి చాలా సులువుగా ఈజీగా వెళుతున్నారు ఇంకా అది చాలా సేఫ్గా సేఫ్గా ఉంటుంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఉండవు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అయితే అక్కడ అధికారులు చూసుకుంటారు అధికారులకు మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే పరీక్షిస్తారు పరిష్కారం చేస్తారు ఇంకా ఇంకా క్యాబులు ఓలా క్యాబ్ అనేది వచ్చింది మనం క్యాబ్ బుక్ చేసుకుంటే మనం ఎక్కడ ఉంటే ఇప్పుడు మనం ఇక్కడున్నాము ఇక్కడ ఇక్కడ ఉంటే బుక్ చేసుకుంటే ఇక్కడికి మన ఇంటి దగ్గరకే వస్తుంది తరువాత మనం ఎటు తీసుకపోవాలంటే అటు తీసుకపోతారు వాళ్ళు మనలని మోసం చేయరు ఇంకా ఆడవాళ్ళకి కూడా చాలా సేఫ్ ఉంటుంది క్యాబ్ అనేది అందుకని ఇంకా చాలా ఆడవాళ్ళకి కూడా చాలా సేఫ్ ఉంటుంది పర్యాటకులకు కూడా చాలా సేఫ్ ఉంటుంది వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఎటువంటి మోసం అనేది చేయరు